తూర్పుగోదావరి జిల్లాలో విద్యావకాశాలు అధికంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు వృత్తి విద్యా శిక్షణ సంస్థలు ఉన్నాయి అవి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు వృత్తి విద్యా శిక్షణ స్కూల్ ఫీజులు ప్రభుత్వ పాఠశాలలు తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలో ప్రాథమిక మధ్యమిక ఉన్నత పాఠశాల విద్యను అందిస్తాయి స్కూల్ ఫీజులు తక్కువగా ఉంటాయి ప్రైవేట్ పాఠశాలలు తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తాయి స్కూల్ ఫీజులు ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువగా ఉంటాయి కళాశాలలు తూర్పుగోదావరి జిల్లాలో అనేక కళాశాలలు ఉన్నాయి ఈ కళలను సహకారం చేసుకునే ఈ కళాశాలలు వివిధ విభాగాలలో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను అందిస్తాయి విశ్వవిద్యాలయాలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ విద్యా విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఈ జిల్లాలో ఉంది ఈ విశ్వవిద్యాలయం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ విభాగాలలో డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యను అందిస్తాయి వృత్తి విద్యా శిక్షణ తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక విద్య శిక్షణ సంస్థలు ఉన్నాయి ఈ సమస్యలు ఈ సంస్థలు విద్యావృత్తిలో శిక్షను అందిస్తాయి స్కూల్ ఫీజులు తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ ఫీజులు సాధారణంగా ఐదు వందల నుండి వెయ్యి వరకు ఉంటాయి ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ ఫీజులు ప్రభుత్వ పాఠశాల కంటే ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు చెరుకూరి విశ్వవిద్యాలయం స్కూల్ ఫీజులు ప్రతి సంవత్సరం రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటాయి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కోర్సులు తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కోర్సులు ఏంటంటే ఇంజనీరింగ్ ఫార్మసీ మెడిసిన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ కోర్సులకు ఉన్నత డిమాండ్ ఉంది ఈ కోర్సులను అందించే అనేక కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి